మా సిస్టర్ కుసుమ లా చెయ్యాలి అననుకుంటున్నారు ఎందుకంటే తను ఉన్న సర్కంస్టెన్సస్ తను పెరిగిన సర్కంస్టెన్సస్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న జనరేషను అంతా ఏమి చేస్తుందంటే అన్యాయం వైపు వెళుతుంది అండ్ అలాగే ఏ అన్యాయం అయిపోతున్న వాళ్ళకి న్యాయం చెయ్యాలి అనే దానిలో తను లా చేయాలనుకుంటుంది తను అన్యాయాన్ని అడ్డుకోవడానికి లా చెయ్యాలి అని అనుకుంటుంది కానీ ఒక అమ్మాయి లా చదవాలి అంటే చాలా కష్టం కానీ ప్రెజంట్ జనరేషన్ కొంచెం బాగానే వర్క్ అవుట్ అవుతుంది కానీ అంకుల్ వాళ్ళు కొంచెం

అంతవరకు చేయడం ఎందుకు పెళ్ళైన తర్వాత భర్త చెయ్యనివ్వరు అలా అంటూ ఉంటారు కానీ తను మాత్రం లా చదవాలి అని అనుకుంటుంది